మాధవి గీతా నిర్మలా దివ్యా ప్రభురాణీ పా పుష్పా నివాస్ వినయ్ పూజితా కీర్తీ ఎఫ్రా హదస్సా జ్యోతి కుసుమ సుప్రజా ప్రియా జ్యోతి శాంతి గీత మహితా నిర్మలా